నమస్కారం అవును నేను ఆపిల్ మ్యాజిక్ లేదా స్పాటిఫై వంటి సంగీత స్ట్రీమింగ్ సేవలను వాడాను అనంతరం పాటలు బండారం స్పాటిఫై లేదా యాపిల్ మ్యాజిక్ లాంటి స్ట్రీమింగ్ సేవల్లో మిలియన్ల పాటలు అందుబాటులోకి ఉంటాయి తక్షణ ప్రా ప్రాప్యత మనం ఏ పాటనైనా వెంటనే వినవచ్చు డౌన్లోడ్ చేసే అవసరం లేకుండా

ఉత్తరంగా ప్రయోజనం భౌతిక సీడీలు కొనడం కంటే స్ట్రీమింగ్ సేవలు చవకగా ఉంటాయి సీడిలు కొనడం ఖరీదుగా ఉంటుంది అవి విరిగిపోవచ్చు లేదా కాల పరిమితిలో పనికి రావు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే యూనిట్ కొరకు డబ్బు చెల్లించాలి సంగీతం స్ట్రీమింగ్ సేవలు ఆధునిక తక్కువ ఖర్చులో కూడిన వేగవంతమైన మరియు సౌలభ్యానికి అందించే పరిష్కారంగా ఉంటుంది ధన్యవాదములు